చిన్న వ్యాపారాల అభివృద్ధికి సాంకేతికత అనేది చాలా సహాయపడుతుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు మాది ఒక సరుకుల అంగడి నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సాంకేతికతను ఉపయో ఉపయోగించి ఏ విధంగాను అంటే ఇప్పుడు సరుకుల అంగడిలో సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుంది అని సాంకేతికత ఉపయోగించలేదు అంటే నా ఇంటి చుట్టుపక్కల ఒక పది ఇళ్ళు పదిహేను ఇళ్ళు వాళ్ళు వరకు వచ్చి మాత్రమే సరుకులు తీసుకుని వెళతారు అదే నేను సాంకేతికతను ఉపయోగించి నా యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే మొబైల్ ఫోన్ యాప్స్ ఈ విధంగా ఎవరెవరికైతే అందులో నా నంబర్ని రిజిస్టర్ చేసి

ఇంటి దగ్గర వరకు వాళ్ళకి అందించే సౌకర్యాన్ని కల్పించాను అంటే వాళ్ళు వాళ్ళే ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయి వాళ్ళకి ఏ విధమైన సరుకులు కావాలో అవన్నీ వివరించి తరువాత వాళ్ళ ఇంటి దగ్గరకి అందించటం జరుగుతుంది ఇక్కడ ఏం ఉపయోగించాము ఫోన్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించి నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాను అంగడి వరి వరకు మాత్రమే కాకుండా అంగడి కంటే ఎక్కువ కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు